నమస్తే సార్ నేను త్వరలో పూణే నుంచి గౌహతి రైల్లో ప్రయాణించాల్సి ఉంది ఏ టైంకి రైలు స్టార్ట్ అవుతుందో తెలుసుకోవడానికి కాల్ చేశాను అలాగే టికెట్ ధర ఎంత అని కనుక్కుందాం అని కాల్ చేశాను థ్యాంక్ యూ సార్